హలో ప్యారడైజ్ రెస్టౌరెంట్ ఈ రోజా మేడం మేడం మీరు వెజిటేరియన్ చూదాం అనుకుంటున్నారా నాన్ వెజిటేరియనా అండి ఓకే మేడం అయితే మా దగ్గిర నాన్ వెజిటేరియన్ మీకు తెలిసింది వరల్డ్స్ బెస్ట్ బిర్యానీ ప్యారడైజ్ బిర్యానీ సొ మా దగ్గర మా స్పెషల్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ మటన్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు మా దగ్గర ఫిష్ ఫ్రాన్స్ కూడా ఉన్నాయండి మేడం ఓకే అయితే ఇప్పుడు రంజాన్ కదా మేడం సో మా దగ్గర హలీమ్ చాలా ఫేమస్ మేడం చికెన్ అవును మేడం మా దగ్గర హలీమ్ ఉంటుంది మేడం చికెన్ హలీమ్ ఉంది మేడం మటన్ హలీమ్ ఉంది మేడం మటన్ హలీమ్లో మళ్ళీ మా దగ్గర చికెన్ హలీముంది మేడం హలో

మా దగ్గర చికెన్ హలీముంది మేడం మటన్ హలీముంది మటన్ హలీమ్లో మళ్ళీ మీకు నల్లి నల్లి గోష్ హలీముంది జాబాన్కా హలీముంది మేడం జాబాన్కా హలీమంటే టంగ్ మేడం జాబాన్ అంటే హిందీలో టంగ్ అది గోట్ టంగ్ హలీమ్ మేడం చాలా చాలా ఫ్లేవర్స్ చాలా టేస్టీ ఉంటుంది మేడం మా దగ్గర అది బెస్ట్ సెల్లింగ్ మేడం అది అది మీకు సింగిల్ వచ్చి అది టూ ఫిఫ్టీ మేడం ఫ్యామిలీ ప్యాక వచ్చి సిక్స్ హండ్రెడ్ మేడం మీకు ఒకవేళ మీరు ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే దాంతోపాటు వన్ వన్ లీటర్ థమ్సప్ ఫ్రీ మేడం ఈ రోజు ఈ రోజు అండ్ ఈ రోజు నుంచి సండే వరకు ఉంటుంది మేడం ఈ ఆఫర్ అవును మేడం

ఆ చేసేయచ్చు మేడం మీకు బిర్యానీ ఏమైనా కావాలా మేడం మా దగ్గర ఫేమస్ మేడం బిర్యానీ ఓకే మేడం ఇంకేమైనా కావాలా మేడం స్టార్టర్స్ చికెన్ స్టార్టర్స్ మటన్ స్టార్టర్స్ ఆ స్విగ్గీ నుంచి చెయ్యచ్చు మేడం మీరు మీకు మీ దగ్గరున్న లొకేషన్ది సెలక్ట్ చేసుకుని దాంట్లో మీకు జబాన్ హలీమ్ ఉంటుంది మేడం అక్కడ మీకు ఫ్యామిలీ ప్యాకా సింగిలా ఉంటుంది మీరు ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే మీకు వన్ లీటర్ థమ్సప్ ఉంటుంది మేడం అక్కడ కూపన్ ఇస్తారు లేకపోతే మీరు సింగిల్ తీసుకంటే మీకు ట్వంటీ రూపీస్ది టిన్ టూ హండ్రెడ్ యమ్ఎల్ది ఫ్రీ వస్తుంది మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ నైస్ డే